గ్రామీణ సమాజంలోని యువత వ్యవసాయాన్ని వృత్తిగా ఈ మధ్య చూడటం లేదు ఎక్కువశాతం విద్యార్దులు ఎక్కువశాతం యువత బయట ప్రదేశానికి వెళ్ళి పన్ని పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే వ్యవసాయలో యువత ఉపయోగించే కొన్ని పద్ధతులు ఏంటంటే మాములుగా వ్యవసాయం ఇప్పుడు మారింది ఎలా మారింది అంటే సాంప్రదాయ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం అనం అనంటున్నారు అంటే ఆంగ్లంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది ఈ మధ్య అందరూ ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నామట దీని మీద అయితే సాంప్రదాయ పద్ధతిలో కేవలం సహజ వనరులతో ఉపయోగించే వ్యవసాయాన్ని చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలాంటి రసానిక ఎరువులు కానీ కల్వ మందులు కానీ ఇంకా పురుగు మందులు కానీ వాడకూడదు ఈ పద్ధతిలో కృత్రిమ కృత్రిమ వనరులను మొత్తానికే వినియోగించకూడదు దాన్నే సేంద్రీయ వ్యవసాయం అంటారు అయితే పంతొమ్మిదివందల అరవై ఐదు నుండి రెండువేల మధ్య కాలంలో పురుగు మందుల వాడకం రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది అధిక దిగుబడి అధిక లాభాలు పేరుతో వీటిని విచ్చలవిడిగా ఉపయోగించారు దీనివల్ల రాబోయే కాలంలో ఎన్నో సమస్యలను కొనితెచ్చుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు అయితే వీటిని వాడడం వల్ల ఎన్ని సత్ప జి జిలాలు వచ్చాయో అంతకుమించిన దుష్ఫలితాలు అందరూ చూసారు చూస్తూనే ఉన్నారు మనం తాగేనీరు పీల్చే గాలి తినే తిండి పండే పంట పూర్తిగా కలుషితం అయిపోయింది అందులో విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతినిపోయింది అయితే వీటిని ఎక్కువుగా వాడడం వల్ల కొన్నేళ్ళ తరువాత ఆ పొలంలో చిన్న కల్పు మొక్క కూడా పెరగదని సైంటిస్ట్లు చెప్పారు అయితే వీటిమూలంగానే భూ కాలుష్యం నీటి కాలుష్యం బాగా పెరిగింది ఇక విచ్చలవిడిగా పురుగుల మందు వాడకంతో వాతావరణ కాలుష్యం పెరిగింది కలుషిత నీరు కలుషిత గాలి కలుషిత తిండితో మనం ఎన్నో అనారోగ్య సమస్యలని ఎదురుకుంటున్నాం అయితే అంతే కాదు వీటిలో ఈ భూమిపై ఉండే కొన్ని ఎన్నో జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి ఎన్నెన్నో జీవాలు వ్యవసాయంలో తోడ్పడే అవసరం ఉండే పని మనకి మంచి పని చేసే జీవాలు కూడా ఈ రసాయనిక మందుల వల్ల చనిపోతున్నాయి అన్నమాట ముఖ్యంగా భూసారాన్ని పెంచే వాన పాములు పూర్తిగా అంతరించిపోయాయయి అసలు కనబడటంలేదు ఈ రోజులల్లో అయితే తేనెటీగలు కూడా పెద్ద మోతాదులో చనిపోతున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది రైతులు ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తూ తక్కువ ధరలకే అమ్ముతున్నారు ఈ సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో దిగుబడులు తక్కువ వచ్చినా ఆరోగ్యకరమైన ఆనందం ఆహారం తో మనకి ఆనందం ఉంటుంది సేంద్రీయ వ్యవసాయంలో తీసుకోవలసిన అంశాలు ఏంటంటే సహజ వనరులు మెండుగా లభించును ఇప్పటికీ కప్పుడు వ్యవసాయన ఉత్పత్తిలో నీళ్లు నీరు కాలుష్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే పంట సరిగ్గా రాదు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే మార్గాలు కనుక్కోవాలి ఇందుకోసం జీవన ఎరువులు అన్ని రకాల సేంద్రీయ ఎరువులు ఉపయోగించాలి ఒకవేళ పంట నష్టం కలిగించే తెగలు క్రిమికీటకాలు దాడి చేసినప్పుడు వాటికి జీవ సంబంధ పదార్థాలు లేదా క్లుక్ష సనంద పదార్ధాలు వాటిని తరిమి కొట్టవచ్చు పంట ప్రతీ దిశలో యాజమాన్య పద్ధతులు ఉపయోగిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది అయితే కొన్ని ఎరువులు కొన్ని సహజ మనం ఇప్పుడు మనం మన మన సహాయంతో మనం చేసుకునే ఎరువులేంటంటే కోడిపెంట ఆవు మరియు గేదల పెండ మేకలకే ఆ పెండతో వచ్చిన ఎరువు మరియు ఈ వానపాములతో చేసిన కంపోస్ట్ పచ్చి ఆకుల ఎరువులు మరియు పంది పెండ చెరుకు ముద్ద వంటి ఎరువులు ఎక్కువ వాడితే పంట చాలా దిగిబడి వస్తుంది అయితే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని అందరూ ఈ రోజులల్లో సహకరిస్తున్నారు అందరూ దానిపై చా మొగ్గు చూపుతున్నారు అయితే ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చాలా మెరుగుపడుతుంది ఇవి సేంద్రీయ వ్యవసాయం గురించి నేను చెప్పిన విషయాలు